హలో స్వాగత్ గ్రాండ్ రెస్టారెంటా అండి అదేనండి నేను ఫుడ్ ఆర్డర్ పెట్టాను ఆ అంటే ఆ అడ్రస్ కాదండి ఇది ఇంకో అడ్రస్సు అదే మళ్ళీ మీరు ఆ అడ్రస్సుకు పంపుతారేమోనని ఫోన్ చేశాను ఈ అడ్రస్ ఎంటర్ చేసుకోండి హౌస్ నెంబర్ ఫోర్ డాష్ ఫోర్ లెవెన్ బై వన్ బ్రాడీపేట్ గుంటూరు ఈ అడ్రసు కూడా యాడ్ చేసుకోండి నేను అప్పుడప్పుడు ఈ అడ్రస్ నుంచి కూడా మీకు ఆర్డర్ పెడుతుంటాను నాకు ఇప్పుడు ఈ అడ్రస్సుకే పంపించండి